నమస్కారం చెప్పండి వాసవి కాలేజు మీరు సార్ అ

నేను లాంగ్వేజ్ చెప్తున్నాను సార్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు ఆహా మాకు త్రీ ఇయర్స్ క్విజ్ తోనా రిగార్డింగ్ క్లాస్ నోట్స్ కండక్ట్ చేశాను సార్ నేను క్లాస్ నోట్స్ క్విజ్ ఫైవ్ సార్ అసైన్మెంట్స్లో ఫైవే మీ సిలబస్ ఎక్కడిదాకా చేయించావు ఫస్ట్ ఇండర్ ఫస్ట్ ఇంటర్లోంచి పజిషన్ కంప్లీట్ చేశారు ఓకే ఓకే పిల్లలకి ఎలా అర్థమౌతోంది సార్ క్లాస్ బాగా అర్థమౌతోంది అంటన రెస్పాన్స్ ఇస్తారా సార్ ఏమైనా ఇంట్రెస్ట్ పెడతారు సార్ మా పిల్లలు సబ్జెక్ట్ మీదా